చెప్పండి పాలా ప్రొద్దునా సాయంత్రమా మాకు ప్రొద్దునైతే సిక్స్ నుంచి సెవెన్ దాకా వస్తామండి ఒక పాల ప్యాకెట్ వచ్చేసి ముప్పై రెండు రూపాయలు పడుతుంది మీకు ఎన్ని పాల ప్యాకెట్లు కావాలి అయితే మార్నింగ్ అయితే ఇస్తాము ఎక్కువ ఈవినింగ్ టైమ్లో పొయ్యమండి ఒక పాల ప్యాకెట్టే ముప్పై రెండ్రూపాయలు పడుతుంది రెండు తీసుకుంటే అరవై నాలుగు రూపాయలు పడుతుంది రెండ్రూపాయలు ఎక్కువ మీకు తెచ్చి ఇంటిదగ్గర పోసి ఇచ్చినందుకు ఎన్ని కావాలి ఓకే తెచ్చిస్తామండి డెలివరీ చేస్తాము సాయంత్రమైతే వీలుకాదు మార్నింగ్ అంటే ఇస్తాము రోజు అంతేనా సాయంత్రం మా దగ్గర ఇంకా ఎక్కువ ఛార్జెస్ పడతాయి మరి తెచ్చివ్వాలంటే సాయంత్రం టైమ్లో మార్నింగ్ అంటే ఇక టూ రూపీస్ ఎక్కువ తీసుకొచ్చి మీకు డెలివరీ చేసినందుకు ఓకే తీసుకొస్తామండి సరిపోతాయా అండి నాలుగు ఓకే రేపు మార్నింగ్ డెలివరీ చేస్తామండి ఓకే